హలో గుడ్ ఈవినింగ్

రేపు ఎలా అంటే మార్నింగ్ అంటే మీ టైం అడ్జెస్ట్మెంట్ని బట్టి మార్నింగ్ మీకు వర్క్ని బట్టి మీరు రాగలను అనుకుంటే సెవెన్ టు నైన్ అయితే బానే బాగుంటుంది మార్నింగ్ షిఫ్ట్ అయితే లేదు మీకు ఈవినింగ్ టైం కుదురుతుందనుకుంటే ఈవినింగ్ ఫై టు సెవెన్ అయితే బాగుంటుంది చేస్కోడానికి ఆ టైంలో మీకు చేసిన ఎక్ససర్సైజ్ అనేది బాగా పడతుంది

ఆర్ మీకు ఫీజ్ఐతే ఫీజ్ వచ్చేటప్పుడికి ఆర్డినరీ ఫీస్ వచ్చేటప్పుడికి థౌసండ్ అలా ఉంటుంది లేదు మెం దగ్గరుండి ట్రైనింగ్ ఇచ్చి మీకు మొత్తం బాగా చెప్పాలి చూస్కోవాలి అనుకుంటే త్రీ థౌసండ్ వరకు ఉంటుంది మంత్కి అడ్వాన్స్ పే చేయాలి వన్ మంత్కి అడ్వాన్స్ అనేది పే చేయాలి ఆ తరవాత మేము స్టార్ట్ చెస్తామన్నమాట మీకు అడ్వాన్స్ అయితే ముందు పే చేసెయ్యాలి స్టార్టింగ్ మునుపే స్టార్ట్ చేయడం అంటే మీరొస్తారు ముందు మేం చెప్తామన్నమాట ఈ ఈ టైప్ ఆఫ్ మీకు అంటే మీరు ఏ విదంగా కావలి ఏ పార్ట్కి ఏ విదంగా అనేది మేం చెప్తామ్మన్నమాట ఏ రొటీన్ అంటే రోజుకి ఒక్కోటి ఉంటుంది ఒక్కో రోజుకి ఒక్కోటి మీకు వన్ ఫస్ట్ వన్ వీక్ టెన్ డేస్ అంతా కూడా మేము చెప్తామన్నమాట ఎలా చేయాలి ఏంటన్నది ఏంటీ చేయిస్తాము అంటే మీకు చెప్పి ఆ తరవాత చేయిస్తామన్నమాట అవును లేదు అ అదేం ఉండదు ద దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివేం ఉండవు మీకు లేదు అదేం ఉండదు బాగానే ఉంటది మీకు లేదు అదేం ఉండదు మీరు సరైన డైట్ తీసుకోవడంవల్ల పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే ఓకే